చెప్పండి అవునండి ఏ విధంగా మీకు సహాయ పడగలను ఓ అవునా అండి ఈ సీజన్ కోసం చాలా మంచి ఆప్షన్సు ఉన్నాయి అండి క్రిస్మస్ థీమ్ కప్ కేక్సు ఎలాంటి క ఎలాంటివి కావాలండి మీకు అవునా అండి వాటి ఇంకా చాలా వెరైటీస్గా ఉన్నాయండి డెసర్ట్ ఉంది కప్ కేక్సు ఉంది కుక్కీస్ ఉంది ఇవి కూడా మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఓకే అండి వన్ మినిట్ ఇంకా ఏమైనా కావాలా అండి వన్ సెకన్ అండి మీకు ఆర్డర్ ఎక్కడికి ప్లేస్ చెయ్యాలనుకుంటున్నారో అడ్రస్ చెప్తారా యా ఓకే మ్యామ్ ఎన్ని ఎన్ని రోజుల్లో కావాలండి ఆర్డర్ యా ష్యుర్ మ్యామ్ ఫిఫ్టీన్ థౌజండ్ మ్యామ్ ఓకే మ్యామ్ యూపీఐ ఐడి వాట్సప్లో సెండ్ చేస్తానండి

ఇక్కడ చాలా బాగుంటుందండి నెక్స్ట్ టైం కావాలంటే కూడా రావచ్చు మా షాప్కి చెప్పాను కదా అండి ఎడిబుల్ గ్లిట్టర్ కప్ కేక్స్ ఉన్నాయి ఆకుపచ్చ స్ప్రింకిల్స్తో కూడా ఉన్నాయి ఉన్నాయండి ఇది సర్ టోటల్ ట్వెంటీ థౌజండ్ అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి మీకు ఆర్డరు వచ్చేస్తుంది అండి టూ త్రీ డేస్లో థ్యాంక్ యూ అండి